నేను ఏంటంటే ఒక ముందు రోజు నేను ఏదైతే పాట రాసుకున్నానో ఆ పాటను మొత్తం నేను ప్రాక్టీస్ చేసి నాకు బాగా క్లోస్గా ఉన్న పర్సన్కి కాని మా ఇప్పుడు మా సిస్టర్కి కాని నేను ఎవరికన్నా సరే నేను వినిపిస్తే అది నాకు కొంచెం ఈజీ అవుతుంది సో నా మైండ్లో నేను నేను ఎలా ఉన్నాను నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అని కూడా నాకు అర్ధం అవుతుంది సో నేను ముందు రోజే నేను మొత్తం ప్రాక్టీస్ చేసి నేను ఎవరి ముందు అయితే టు బి కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను వాళ్ళ ముందు నిలుచుని చెప్పి తర్వాత నేను ఫస్ట్ రిహార్సల్స్ చేసిన తర్వాతే ఏదైనా సరే నేను స్టెప్ స్టెప్ వేసి అలాగే నెక్స్ట్ డే రిహా నెక్స్ట్ డే ప్రోగ్రాం అంటే నేను ముందు రోజే నేను మొత్తం ప్రాక్టీస్ చేసుకొని ఉంటాను దానివల్ల నేను ఆ రోజు వచ్చే సరికి నాకు ఈజీగా నేను పాడడానికి నాకు ఈజీగా అవుతుంది